సంగీతం ప్రసారించడానికి ఇంటర్నెట్ స్ట్రీమింగ్ సేవలు ఉపయోగించును యాపిల్ మ్యూజిక్ వంటి స్పాటిఫై వంటి ప్రముఖ సేవలు ఆన్లైన్లో సంగీతం వినేందుకు మరియు డౌన్లోడ్ చేసేందుకు అవసరం లేదు అవి వాస్తవిక సిడిల అని చూడ్డం వద్ద ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీరు యాపిల్ మ్యూజిక్ లేదా స్పాటిఫై యందు పదిలం పటికి సంగీతం వినవచ్చు ఇవి వినడానికి మీరు ఆఫ్ ప్రతిక్షణము సంగీతం ప్లే చెయ్యవచ్చు అదే నాటికి డౌన్లోడ్ చేయడానికి నేను యాపిల్ మ్యూజిక్ లేదా స్పాటిఫై యొక్క ఆఫ్లైన్ డౌన్లోడ్ ప్రతిక్షణం సంగీతం డౌన్లోడ్ చెయ్యవచ్చు ఇక్కడ నేను ఆఫ్లైన్ విధిగా డౌన్లోడ్ చేసి ఆప్షన్లో సమయంలో సంగీతం వినవచ్చు నేను స్పాటిఫై వంటి సంగీతం స్ట్రీమింగ్ను ఎక్కువుగా వాడతాను అవి నాకు చాలా అంటే చాలా మనశాంతి ఇస్తుంది అందులో అన్ని రకమైన పాటలు వంటివి వస్తాయి